ధ్యానం అనేది శరీరం మరియు మనసు యొక్క శాంతిని పొందడానికి ఉపయోగించే మనసు యొక్క పద్ధతి ప్రాణాయమం అనేది ఊపిరి తీసుకోవడం మరియు విడుదల చేయడాన్ని నియంత్రించే ఊపిరి తీసుకోవడం యొక్క శక్తివంతమైన రూపం యోగా అనేది శరీరం మరియు మనసును శాంతి పరచడానికి మరియు బలోపేతం చేయడానికి ఉపయోగించే శారీరక వ్యాయామం మరియు ధ్యానం యొక్క సంయోగం ధ్యానం ప్రాణాయా మం మరియు యోగా వంటి యోగా అభ్యాసంలో ఈ పద్ధతులు ముఖ్యమైన భాగంగా ఉన్నాయి ఈ పద్ధతులను ఉపయోగించి మీరు మీ మనసును శాంతిపరచడం శరీరాన్ని బలోపేతం చేయడం మరియు మానసిక్ మానసిక స్థితిని మెరుగుపరచుకోవడం నేర్చుకోవచ్చు ధ్యానంప్రాణయామం మరియు యోగ యొక్క అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఈ పద్ధతులను ఉపయోగించి మీరు మీ మనసును శాంతి పరిచవచ్చు శరీరాన్ని బలోపేత్ బలోపేతం చేయవచ్చు మానసిక స్థితిని మెరుగుపరచుకోవచ్చు